తెలుగు భాష ఎంతో గొప్పది దేశ బాషలందు తెలుగు లెస్సా అన్నారు పెద్దలు కానీ ఈ రోజుల్లో తెలుగువారే తెలుగుని సరిగ్గా మాట్లాడటం లేదు ఆచరించడం లేదు దీనిపై స్వదేశీ భాషలు విదేశీ భాషలు యొక్క ప్రభావం చాలా ఉంది అందులో స్వదేశీ భాషైన అయిన సంస్కృతి అలాగే విదేశీ భాషైన ఇంగ్లీష్ ప్రభావం కూడా ఉంది సంస్కృతం తెలుగుని ఎటువంటి మరీ ఇబ్బంది పెట్టకపోయినా ఇంగ్లీష్ మాత్రం తెలుగు మీద ఎంతో ప్రభావం చూపుతుంది సంస్కృతి ద్వారా మనం కొన్ని పదాలను అనువదించుకొని తెలుగులో మాట్లాడుతున్నాం తప్ప జనాలు పూర్తిగా తెలుగుని పక్కన పెట్టి సంస్కృతాన్ని ఆచరించటం లేదు కానీ ఇంగ్లీష్ భాష వలన చాలామంది తెలుగే మర్చిపోయారు ఇప్పుడు వస్తున్న పిల్లలు అందరూ ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడడానికే మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ లేకపోతే ఎక్కడ ఉద్యోగాలు దొరికే అవకాశాలు కనిపించడం లేదు కావున అది వారి తప్పు కాకపోయినా ప్రపంచం తాలూకు రూల్స్ అలా ఉన్నాయి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాష ఇంగ్లీష్ కావడం వలన చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళి పని చేయాలని నిర్ణయించుకోవడం వలన అలాగే మన ఇండియాలో ఎన్నో రకాల భాషలు ఉండడం వల్ల అందరూ కామన్గా ఇంగ్లీష్ని ఎంచుకున్నారు ఎందుకంటే హిందీ మాట్లాడడానికి చాలా మంది సౌత్ వాళ్ళు ఒప్పుకోవటం లేదు అందుకని ఇంగ్లీష్ మాట్లాడదామని నిర్ణయించుకుంటున్నారు కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడడంలో ఎటువంటి తప్పూ లేదు కాని మన తెలుగు కూడా పూర్తిగా నేర్చుకుని మన తెలుగు భాషని వీలైనంతవరకు గౌరవంగా చూసుకోవాలి తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది కాబట్టి ఇంగ్లీషు సంస్కృతి చాలా ప్రభావం చూపుతున్నాయి బట్ సంస్కృతం మనకి అనువాదం తీసుకుని మన తెలుగులోనే మాట్లాడుతున్న ఇంగ్లీష్ మాత్రం మనకి కొద్దిగా ప్రమాదకారిగానే కనిపిస్తుంది